అవును మామూలుగా అయితే ఆడవాళ్ళని ఎక్కువ చదివించకపోవడం ఉద్యోగం చేయించకపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా కడప జిల్లాలో ఆడవారికి విద్య ఉద్యోగం సామాజిక స్థాయికి సంబంధించిన అటువంటి ప్రధాన సమస్యలుగా మనం తీసుకోవచ్చు ఎందుకంటే అక్కడ పరిస్థితులు అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు సామాజికపరమైన అటువంటి స్థితిగతుల ఆధారంగా చూసినట్లు అయితే వారిని ఎక్కువగా చదివించకపోవడం ఉద్యోగాలు పంపించకపోవడం జరుగుతూ ఉంటుంది కానీ చదువుకున్నట్లు అయితే వారికి కూడా ఉద్యోగాల్లో అవకాశాలు కల్పించినట్లు అయితే ఉదాహరణకి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ పెట్టడము లింగ వివక్షత లేకుండా ఆడవాళ్ళను మగవాళ్ళను వేరుగా చూడకుండా ఆ పక్షపాతం చూపించకుండా వాళ్ళు చదువుకుంటే ఆ ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందే అవకాశాలు కూడా ఉంటాయి